హలో హలో చెప్పండి

ఎన్ని రోజుల నుంచి అలా ఉంది అండి ఎన్ని రోజుల నుంచి అలా నీరసంగా ఉంది

ఏం టాబ్లెట్స్ వేసుకుంటున్నారు ఇదివరకు మ మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నారా ఏమన్న ఏమన్న ట్రావెల్ అలా చేసారా జలుబు దగ్గు అలాంటివి ఏమన్న ఉన్నాయా ఒక రెండు టూ టాబ్లెట్స్ రాస్తున్నాను ఇవి వాడుకుంటే సరిపోతుంది అండి నెఫ్టల్ స్పాచ్ డోలో సిక్స్ ఫిఫ్టీతో పాటు ఫ్యాన్ టాబ్ డి ఫుడ్డు లై లైట్గా లైట్గా డైజెషన్ అయ్యే రసం అన్నం అలా తినండి సరిపోతుంది ఇడ్లీ రసం అన్నం అలాగా హాట్ వాటర్ తీసుకోండి సరే అండి రండి రండి ఒక టూ డేస్ తర్వాత రండి చూద్దాం ఓకే